మనుషులకి వా నీళ్ళు అనేది చాలా అవసరం అందులో మూడు రకాలు వాటర్ నీటి కాలుష్యం వాయు కాలుష్యం ద్రవ రూపం మా నీ నీటి మీద అనేక ప్రాణులు వన్య ప్రాణులు జంతువులు సూక్ష్మజీవులు ప్రతి ఒకటి ఆధారపడి ఉంటాయి అలాగే పంట పొలాలకు అత్యధిక మోతాదులో వా నీళ్ళు అనేది ఉపయోగిస్తాము నీరు లేనిదే మనిషి లేడు నీరు లేనిదే జీవం లేదు నీరు లేనిదే ఏదీ లేదు అటువంటి వాటర్ని కలుషితం అయిపోతూ ఉంటుంది వాయు వాయు కలుషితం అవుతూ ఉంటుంది సో మన మనం చేయాల్సినవి ముఖ్యంగా వాటర్ అనేది చాలా నిలవ పెట్టుకోవాలి చాలా సేవ్ చేసుకుంటూ ఉండాలి తగిన మోతాదులో వాటర్ అనేది పంపిణి జరుగుతూ ఉండాలి దాన్ని ఎక్కువగా జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ప్రతీ ఒక్కరికి వాటర్ అనేది నిత్యవసరంగా వాడుతూ ఉంటారు అలానే వాటర్ అనేది ప్రతీ మనిషికి చా అన్నం లేకపోయినా ఉండగలుగుతాడేమో తెలియదు కానీ నీళ్ళు లేకపోతే మనిషిని బ్రతకడమే చాలా కష్టంగా ఉంటుంది సో వాటర్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి